మా తెలంగాణలో పండుగలు చాలా సంప్రదాయంగా జరుగుతాయి అయితే ప్రతి పండుగకి ఒక రకమైన వంటకాన్ని ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ని మా తెలంగాణ ప్రజలు అందుకుంటారు అయితే దానిలో ముఖ్యంగా కొన్ని వంటకాలు నేను చెప్పాలని అకుంటున్నానండి సకినాలు అండి తెలంగాణలో సకినాలు ఎంతో ఫేమస్ అలాగే మురుకులు గరిజాలు పోలేలు అని ఉంటాయండి పోలేలు సాధారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తారు మా దగ్గర అయితే బొబ్బట్లు లేదా పోలేలు అని అంటారు అయితే దానిని మేము ఉగాది అప్పుడు పచ్చడితోపాటు వండుకుంటాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అండి ఉగాది పచ్చడి అంటే ఏంటి అని అనుకుంటున్నారా ఉగాది పచ్చడి అంటే షడ్ రుచులతో కలిపిన ఒక తీర్థం అండి షడ్ రుచులు అంటే తీపి వగరు పులుపు కారం అలా ఆరు రుచులు ఉంటాయి అండి చేదు అవన్నీ కలిపి అయితే వీటిని ఉగాది అప్పుడు ఎందుకు తాగుతాము అంటే తెలుగు వారందరం కలిసి ఉగాది అంటే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో న్యూ ఇయర్ ఎలాగో అలా తెలుగు వారందరికీ ఉగాది అంటే కొత్త సంవత్సరంలాగా ఆరోజు సంవత్సరం అంతా ప్రతిరోజు ఉండాలని ఇప్పుడు ఉదాహరణకి తీపి అంటే సంతోషం కారం అంటే బాధ చేదు అంటే ఏదో తెలియని ఒక విచిత్రమైన అనుభవం అలా ఒక్కో రుచికి ఒక్కో అనుభవం ఉంటుంది దాన్ని మేం చేసుకుంటాం అయితే దీని ఎలా చేస్తారు ఒకసారి నేను చెప్తాను మనం ముందుగా ఒక కొత్త కుండను తీసుకురావాలి ఉగాది పండుగ రోజున తీసుకొచ్చి దానిని దాన్ని బయట భాగాన్ని పసు పసుపుతో మనం అలంకరించాలి పసుపు మరియు కొబ్బరి కొబ్బరి కట్టెలు కింద పెట్టి మనం అలంకరించాలి తర్వాత దాని చుట్టు మామిడి తోరణాలను కట్టాలి తర్వాత దానిలో మనం బెల్లం తురుము వేసి స్వచ్ఛమైన నీళ్ళని మేము సాధారణంగా నిండు కుండలో నీళ్ళని తీసుకుంటాం అండి తీసుకొని దాంట్లో వేసి దానిలో బెల్లం తురుము వేసి దాని పాకంలాగా నీళ్ళు పాకంలాగా అయ్యేంతవరకు అది బెల్లం పూర్తిగా కరిగేంతవరకు ఆగుతాం దానిలో మిగతా రుచులు కొద్దిగా కారం వేస్తాము కొంచెం ఉప్పు వేస్తాము తర్వాత దాంట్లో చేదు కోసం వేప పువ్వుని వేస్తాము కొంచెం కొబ్బరి తురుము అలాగే ఇప్పుడు తీపి అంటే బెల్లం ఉంది కాబట్టి మిగతా అన్నీ ఆరు రుచులను దాంట్లో వేసి కలిపి దాన్ని

గ్రైండ్ పట్టుకోవాలి లేదా రుబ్బుకోవాలి అండి రుబ్బుకొని దాన్ని కలిపిన పిండిని ఫస్ట్ చపాతిలాగా చేసి దాని మధ్యలో పెట్టి దాన్ని మళ్ళీ మూసేసి చపాతీలాగా చేయాలండి చేసి దానిని పెంక పైన నెయ్యితో లేదంటే నూనెతో వేయించుకోవాలి అమృతంలా ఉంటాయండి బొబ్బట్లు వాటిని దేవుడికి దాన్ని లేదంటే దాని మరియు మన ఉగాది పచ్చడిని రెండు దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరం దాన్ని ప్రసాదం లాగా భుజించాలి అది ఉగాదికి చేసే స్పెషల్ తర్వాత ఇప్పుడు దసరా వచ్చింది అనుకోండి ఏమి ఉంటుంది మురుకులు తర్వాత బొప్పట్లు చేసుకునే వాళ్ళు బొప్పట్లు మళ్లీ చేసుకుంటారు సకినాలు తర్వాత అప్పడాలు అప్పాలు అంటారండి అప్పాలు ఎలా చేస్తారంటే ముందుగా శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో కారం అల్లం ఎల్లిపాయ పేస్ట్ తర్వాత కొంచెం పసుపు కొంచెం దాంట్లో ఉప్పు వేసి కొంచెం నూనె వేసి దాన్ని బాగా కలుపుకొని దాన్ని చపాతీలాగా చిన్నచిన్నగా అండి మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ చపాతీలాగా ఒక అర చేతి కంటే కొంచెం తక్కువ చపాతీలాగా దాన్ని చేసుకుని దాంట్లో నూనెలో వేయించుకోవాలి అవి అప్పడాలు అవుతాయి సేమ్ ఇదే పిండిని మనం వేరే మనకి యంత్రాలు ఉంటాయి కదండి మనం మురుకులు చేసుకోవడానికి ఆ మురుకుని యంత్రాలలో మనం వేసి రౌండ్గా తిప్పుకుంటే నూనెలో వేసి తిప్పుకుంటే రకరకాలుగా వెరైటీ ఆఫ్ డిజైన్స్లలో మనకి వస్తాయి తర్వాత స్పెషల్గా రోస్ ఫ్లవర్స్ కూడా చేస్తారండి దానికి ఒక మిషన్ ఉంటుంది దానితో కూడా చేసుకోవచ్చు తర్వాత అరిసెలు అండి ఇది కూడా సంక్రాంతికి చేసుకుంటారు అరిసెలు అరిసెలు ఏంటంటే బియ్యం పిండి మరియు కొంచెం మాములుగా పిండి ఆ రెండు తీసుకుని తడిపి పెట్టుకోవాలి తర్వాత బెల్లం బెల్లం తీసుకొని లోపల బెల్లాన్ని స్టఫ్ చేసి బెల్లం దాన్ని దాన్ని ఇరువైపులా వేయించుకొని బెల్లం బెల్లం పాకంలో ఒకసారి ముంచి తీసివేయాలండీ అరిసెలు అది దాన్ని తర్వాత గరిజాలు అండి గరిజాలు కూడా సేమ్ స్టఫ్ చేయడానికి దీంట్లో కూడా స్టఫింగ్ ఉంటుం ది స్టఫ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ముందుగా కొబ్బరి తురుము కానీ పల్లీల తురుము కానీ లేదంటే రెండుకు రెండు అయినా సరే తీసుకొని కొంచెం చక్కెర ఆర్ బెల్లం ఏదో ఒకటి వేసి ఒక చపాతి చేసుకొని దాన్ని హాఫ్ హాఫ్ సర్కిల్లాగా మడుచుకోవాలి అండి మధ్యలో స్టఫ్ చేసి హాఫ్ సర్కిల్లాగా మడుచుకొని చుట్టు దాని నుండి ఆ స్టఫ్ ఆ స్టఫ్ బయటికి రాకుండా చుట్టు వేళ్ళతో ఒత్తుకొని ఒకటి లేదంటే ఒక డిజైన్లాగా ఇట్లా కట్ చేసుకుని దాన్ని మంచిగా వత్తి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయడమే అంతే

చాలామంది అదే అంటారు ఇక్కడ పెళ్లిళ్ళు అయినా సరే ఏ ఫంక్షన్ అయినా సరే మటన్ అండ్ చికెన్ కంపల్సరీగా ఉండాలి ఎక్కువగా ఎన్నో వెరైటీస్ నాన్వెజ్తోనే మేము చేసుకుని తింటు ఉంటాం దీంతోపాటు చాలామంది ఎప్పటి నుండి తెలంగాణ ప్రజలు పాటిస్తున్న ఒక పద్ధతి ఏంటంటే ఏదైనా పండుగ అయినప్పుడు చుట్టాల అందరితో పాటు నాన్ వెజ్ పెట్టుకొని చెట్టు కల్లు అండి ఇప్పుడు ఈత చెట్లు తాటి చెట్లు ఉంటాయి కదా దాని నుండి వచ్చే కల్లుని తీసుకొని దాంట్లో ఎలాంటి అది నాచురల్గా వచ్చే కల్లు అండి దాన్ని తీసుకొని ఇంట్లో అందరు తాగి అది కూడా డిటాక్స్లాగా పని చేస్తుంది అండి బాడీకి దాన్ని తాగుతాం మనం దాన్ని తాగుతు ఉం తాగుతు మరియు మటన్ అండ్ చికెన్ తింటు ఉంటారు ఇవి ఎక్కువగా మేము వండుకునే తినే వంటకాలు మా పండుగలలో ఇవి కాకుండా ఒక్కొక్క ప్రాంత ప్రాంతానికి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది హైదరాబాద్లో అయితే ఎక్కువ మట్టుగా మేము అందరం బిరియానీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము చాలా ప్రేమగా ఇష్టంగా ఎంతో ఆప్ ఆప్యాయతతోనే చేసుకుని తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇదే మరియు హైద్రబాదులో ఉండే వారికి ఎక్కువగా ముస్లిం సోదరులతో ఎక్కువగా స్నేహం ఉంటుంది వాళ్ళు రంజాన్కి షీర్ కుర్మా వేస్తారు అండి అమృతం అని చెప్పాలి షీర్ కుర్మా ఎలా చేయాలి అంటే ముందుగా మనం రాత్రిపూట డ్రై ఫ్రూట్స్ అన్నీ అండి బాదం కిస్మిస్ వాటి అన్నింటిని ప్రతి డ్రై ఫ్రూట్స్ అన్నీ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వెరైటీస్ మనం నానబెట్టుకోవాలి మనకి ఎన్ని అవైలబుల్ ఉంటే ఎన్ని అందుబాటులో ఉంటే అన్నింటిని నానబెట్టుకోవాలి

అంత కమ్మగా ఉంటుంది షీర్ కుర్మా మేమైతే మా చిన్నగా ఉన్నప్పుడు మా ముస్లిం సోదరులు ఇంటికి చెంచాలు కటోరాలు పట్టుకొని వాళ్ళ ఇంటి ముందు నిలుచోనే వాళ్ళమండి ఎప్పుడెప్పుడు షీర్ కుర్మా ఇస్తారో ఎప్పుడు లాగించేద్దాము అని అంత కమ్మగా ఉంటుంది ఆ షీర్ కుర్మా మరియు ఇదే కాకుండా ఇంకా వాళ్ళు ఇఫ్తార్ పార్టీ కూడా చేస్తారండి ఇఫ్తార్ అంటే మరి ఏది కాదండి రంజాన్ అప్పుడు ముస్లిం సోదరులు నలభై రోజులు ఉపవాసం ఉంటారు అయితే వారు ఒకరు ఒక్కొక్కప్పుడు ఇఫ్తార్ పార్టీ చేస్తారు ఆ ఇఫ్తార్ పార్టీలో ఎన్నో రకాల ఎన్నో ఎన్నో రకాల ఫుడ్ అక్కడ మనకి దొరుకుతుందండి వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే ఇఫ్తార్ అంటే రోజలు వదలాలి కాబట్టి అ వాళ్ళు ప్రతి రోజు ఒక సెట్టేన్ టైంలో వాళ్ళు ఈ రోజ అంటే ఉపవాసం దీనిని వదలాలి కాబట్టి వాళ్లు ఇఫ్తార్ పార్టీ చేసుకుంటారు అక్కడ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఫ్రూట్స్ కానివ్వండి సమోసా బజ్జీలు బిర్యానీలు ఏదైనా సరే వాటి అన్నింటినీ అక్కడ పెట్టుకొని వాళ్ళందరు కలిసికట్టుగా తింటారు అది ఎంతో చక్కగా ఆత్మీయంగా తింటారు దానికి తెలుగువారిని కూడా ఆహ్వానిస్తారండి ఈ తెలుగు రాష్ట్రంలో ఉం ఈ తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో ఉండే ఏదైనా గొప్పతనం ఉందా అంటే ప్రతి ఒక్కరు చాలా కలిసిమెలిసి కలిసికట్టుగా ఉంటారు అండి ఏ కులమత బేధాలు లేకుండా వీటి అన్నింటికి కామన్ ఎమోషన్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ మాత్రమే కాబట్టి మా హిందువుల దగ్గర ఏ ఏ ఏ పండుగనైనా ఏ ఫుడ్ ఉన్నా సరే ముస్లిమ్స్ సోద సోదరులతో మేము పంచుకుంటాం వాళ్ళ దగ్గర ఏమున్నా మాతో పంచుకుంటారు అయితే క్రిస్టియన్స్ కూడా అండి క్రిస్మస్ వస్తే పేస్ట్రీస్ కేక్స్ అబ్బా భలే ఉంటాయి అండి అవి కూడా మాకు అందిస్తారు వాటిని కూడా మేము ఎంతో చక్కగా వెళ్ళి తిని ఆహ్వానంగా ఉంటాము కలిసికట్టుగా ఉంటే ఆ ఆనందమే వేరు కదండి అది ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో బహుశా అది వీటి అన్నింటినీ కలిపే ఏకైక ఎమోషన్ ఫుడ్ అనే నేను చెప్తాను ఇంకా మరియు ఎక్కువగా తెలంగాణలో ఇంకా ఏ పండుగ అయినా సరే ఏ ఆదివారం వచ్చిన సరే బాగారా అన్నం వండుకుంటారండి బాగారా రైస్

మమ్మల్ని నవాబులు పరిపాలించారు అప్పట్లో కాబట్టి మా భాష అలాగనే ఉంటుంది అది అండి సంగతి ఇంకా మా పండగలలో వండుకుని ఎన్నో రకాల వంటలు ఎన్నో ఎన్నో రకాల వంటలు ఉన్నాయి ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వంట ఉంటుందండి ఒక్కొక్కటిదగ్గ సకినాలు అంటారు ఒక్క దగ్గర బొబ్బట్లు ఒక్క దగ్గర గరిజాలు ఒక్క దగ్గర మురుకులు ఇలా ఎన్నో రకాలు ఉంటాయండి కొందరి దగ్గర పానకాలు దద్దోజనాలు పెరుగు అన్నంతో చేసే నైవేద్యము పెరుగు అన్నంతో చేసేది బెల్లం అన్నము మరియు దేవుడికి పెట్టే పులిహోర కానివ్వండి చక్కెర పొంగలి ఇలా ఎన్నో విధాన ఎన్నో విధాలుగా ఎన్నో రకాల ఫుడ్స్ మేము తింటామండి ఎన్నో రకాల వంటకాలను మేము ప్రతి పండగకి ఒక్కో పండక్కి ఒక్కో రకమైన వంటకాలను మేము చేసుకొని తింటు ఉంటాం అండి